హలో సార్ సార్ అయితే మన సెమిస్టర్ గురించి మాట్లాడటానికి కోసం మిమ్మల్ని మీ దగ్గరకి వచ్చినాను సార్ అయితే మన సెమిస్టర్స్ అనేవి త్వరలో రాబోతుంది కాబట్టి ఇంకొక్క టాపిక్ మాత్రమే ఉంది సార్ అది కూడా తొందరగా కంప్లీట్ చేసి అవును సార్ అంటే ఒక్క లెసన్ మాత్రమే ఉంది సార్ అది కూడా తొందరగా కంప్లీట్ చేసి అయిపోతుంది సార్ ఎందుకంటే అది మెల్లగా చెబుతున్నాము ఇప్పుడు పిల్లలకి మంచిగా అర్దం కావాలని రిజల్ట్స్ మంచిగా రావాలని ఇప్పుడు అందరు టీచర్లు కొంచెం మెల్లగా చెబుతున్నారు సార్ అవును సార్ ఇప్పుడు మేము సాటర్డే శనివారం రోజు కూడా క్లాసెస్ తీసుకొని చెప్పుదామని అనుకుంటున్నాము సార్ ఆ రోజు కూడా ఆ మొత్తం కంప్లీట్ చేసి అయిపోగొట్టి సెమిస్టర్ వరకు రివిజన్ కూడా చేపి చేపిస్తాము సార్ అవును ఓకే అవును సార్ ఈ ఆదివారం కూడా తీసుకుని రెండు అన్నీ కలిపి మొత్తం చేపిస్తాము సార్ రివిజన్ కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాము సార్ ఇక మనకు మన కాలేజీకి మంచి రిజల్ట్స్ వస్తాయి సార్ ఈసారి నమ్మకం పెట్టుకోండి అంటే ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయ్యాక ఈ లెసన్లు అయిపోయాక ఇక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేద్దామని ఆగినాము సార్ ఇప్పుడు సరే సార్ మేము చెప్తాము సార్ పక్కా చెప్తాము సార్ ఎప్పుడైనా కూడా అది ఇది ఆదివారం రోజే మొత్తం కంప్లీట్ అయితే వీళ్ళకు రివిజన్ కూడా ఇచ్చేసి పిల్లలు అందరినీ మంచిగా చదివేలా చూస్తాము సార్ మేము

అవును సార్ మన మన కాలేజ్లో ఒక ఒక పదిమంది సూపర్ చదివేవాళ్ళు ఉన్నారు సార్ ఒక ఐదుగురు యావరేజ్ చదివే వాళ్ళున్నారు సార్ ఒక ఇద్దరు ముగ్గురు ఫైల్ అవుతారనే ఉండే సార్ మాకు అయితే ఎవరివి వాళ్ళకి చేసి ఎట్లా చెప్పాలనో ఎవరికి అట్లా అట్లా చేద్దామని చూస్తున్నాము సర్ మేము ఇప్పుడు మంచిగా చదివే వాళ్ళకి మంచి మంచిగా వాళ్ళకి వేరే సెపరేట్ చేపించి ఫెయిల్ అవుతా అనుకునే వాళ్ళని పాజ్ చేసే మార్గంలో నడిపిద్దాము అనేది ఇప్పుడు మాయొక్క అభిప్రాయం సర్ మీరు ఏమంటారు సర్ దీని గురించి సరే సార్ రైట్